వ్యవసాయంలో ఆదాయం సంపాదించడం కోసమైతే మేము ఎడ్లను ఉపయోగిస్తాము ఎడ్లకు నాగలిని కట్టి దాన్ని పొలంలో పెట్టి మేము పొలాన్ని దున్నుతాము పొలాన్ని దున్నిన తరువాత విత్తనాలు చల్లి పంట బాగా పెరుగుతుంది అలా పంట పెరిగిన తరువాత మేము దాన్ని అమ్ముకొని ఆదాయం సంపాదించుకుంటాము ఈ విధంగా ఎడ్లతో పొలం దున్నడం వల్ల మాకు మంచి ఆదాయమే వస్తుంది ఓకే సార్